చదవడం అనేది చాలా మంచిది చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి చదవడంతో చదవడంలో చదవడంతో మనకు జీవితంలో చాలా చాలా అవ అవకాశాలు వస్తాయి చదవడం అనేది ఒక హ్యాబిట్లా ఉండాలి చదవడంతో మనం చాలా ఎంతో ఎంతో నేర్చుకోవచ్చు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు ఎక్కడికెళ్ళినా వేరే ప్రాంతాలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా చదవడం అనేది యూస్ అవుతుంది చదవడం అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో